నమస్కారం నా దగ్గర క్లిక్ చేసిన పాత ఫోటోలు కాపీలు కూడా ఉన్నాయి పాత ఫోటోలు గురించి నేను ఏమనుకుంటున్నాను అంటే పాత ఫోటోలు అయితే మంచిగా గుర్తుగా ఉం ఉన్నట్లు అనిపిస్తాయి కానీ ఈ ఫోటోలలో మనకు సరిగ్గా కనిపించవు కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ డిజిటల్ ఫోటోలను ఉపయోగించి అలాగే వాళ్ళకు కావాల్సిన పద్ధతిలో ఫోటోలను తీసుకుంటున్నారు ఈ యొక్క డిజిటల్ ఫోటోల వల్ల ఆ ఫోటోస్ అనేవి చాలా అందంగా కనబడుతున్నాయి అవును నేను పాత ఫోటోలను ఎక్కువగా సెంటిమెంట్గా కలిగి ఉంటాను ఎందుకంటే అప్పట్లో పాత ఫోటోలలో చాలా డిమాండ్ ఉండేది కానీ ఇప్పుడు డిజిటలైజ్ ఉపయోగించి పాత కాపీలను కొత్త వాటిగా నేను మార్చాలి అని అనుకుంటున్నాను ధన్యవాదాలు